రవాణా పరిశ్రమ టెక్నాలజీ చాలా ముందుకు వెళ్ళింది టెక్నాలజీ పెరగడం వల్ల సెల్ఫోన్తోనే బుక్ చేయడం జరుగుతోంది స్కూటీ హీరో హోండా కార్లు ఇవన్నీ వెహికల్స్ అన్ని వాయిస్ మెసేజ్తోనే కొన్ని నడుపుతూ ఉన్నారు అది కాకుండా చార్జింగ్తో కూడా నడుపుతా ఉన్నారు ఎలక్ట్రిక్ బస్సు ఎలక్ట్రిక్ ట్రైను ఎలక్ట్రిక్ కారు బైకు ఇలాంటివి టెక్నాలజీతోనే వాహనములను కనిపెడతా ఉన్నారు ట్రైన్లో యాక్సిడెంట్లు అయితే తెలుసుకోడానికి ముందు కాలంలో అయితే మూడు రోజులు వారం రోజులు పడేది ఇప్పుడు టెక్నాలజీతోనే అప్పటికప్పుడు మెసేజ్ల ద్వారా వాట్సాప్ల ద్వారా తెలుసుకొని రైల్వే డిపార్ట్మెంటే కాకుండా పబ్లిక్ కూడా ఆదుకుంటున్నారు రైలు వచ్చే సమయాన్ని తనిఖీ చేసే తెలుసుకోవడం వల్ల రైలు ఏ పరిస్థితిలో ఉంది ఎక్కడ ఉంది ఒకవేళ ఆపదలో ఉందా లేదా క్షేమంగానే ప్రయాణికులు ప్రయాణిస్తున్నారా అని కూడా మనము తెలుసుకోవచ్చు ఆన్లైన్లో ఆన్లైన్లో యాప్ల ద్వారా లైసెన్స్ లు ఫస్టాగ్లు ఇవి కూడా అప్లై చేస్కోవచ్చు ఆన్లైన్లో తనిఖీ చేయడం వల్ల ప్రయాణికులు చేరడాని క్షేమంగా చేరారని కూడా తెలుసుకోవచ్చు ఆన్లైన్ ద్వారా ఒక రోజు ముందుగానే రిజర్వేషన్ తెలుసుకో చేస్కోవచ్చు ఈ విధంగా టెక్నాలజీ ఇప్పటికి తరంలో అయితే చాలా ముందుకెళ్ళింది రవాణా సంస్థ కూడా టెక్నాలజీ చాలా ఉపయోగకరంగా ఉంది దీని వల్ల చాలామంది ఉపయోగం పడుతున్నారు